హలో అన్నా ఓలా ఓలా డ్రైవర్ కదా అన్నా అది క్యాబ్ బుక్ చేసాను కదన్నా అవును అవును గ్లాడ్విన్ అనే పేరు అవును అవును ఎక్కడున్నారు అన్నా ఓకే ఓకే అదీ లొకేషన్ దగ్గర నేను కొంచెం పని ఉంది కొంచెం కొత్తపేట వరకు వచ్చా అన్నా చిన్న ఎమర్జెన్సీ ఉంది వచ్చాను అది లొకేషన్ మీరు క్యాన్సిల్ చేయకుండా కొంచెం మా అది కొంచెం రండి అన్నా కొంచెం ఏంటి అంటే కొంచెం వెళ్ళాలి మేము కూడా

సరే సరే సరే కొంచెం ఇక్కడ రండి అన్నా అది అడ్రస్సు తెలుసా మీకు అవునా సరే నేను చెప్తానన్నా మీకు మీరు వస్తాను వస్తారు గదా నేను లైన్లో ఉంటాను చెప్తాను మీకు మీరు వచ్చేసేయండి ఓకే ఓకే ఇప్పుడు హై స్కూల్ దగ్గర ఉన్నారుగా సా అట్లనే స్ట్రైట్గా రండి అన్నా అంతే రైట్ సైడు బొమ్మ వస్తుంది బొమ్మ దగ్గర నుంచి రైట్ తీసుకోండి అంతే స్ట్రైట్గా రండి అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడే అక్కడ నుండి స్పీడ్ బ్రేకర్ వస్తుంది లెఫ్ట్ తీసుకోండి అన్నా ఓకే స్ట్రైట్గా అన్నా నాలుగు రోడ్లు అక్కడే అక్కడే చేతి చెయ్యి ఎత్తాను చూడన్నా బ్లూ కలర్ టీ షర్ట్ ఓకే ఓకే